మతం గురించి సా అది ఏంటి పండగల గురించి అడిగారు కదా నేను మాత్రం క్రిస్టియన్ నా పండగ వచ్చేసి క్రిస్మస్ చాలా బాగుంటుంది క్రిస్మస్ క్రిస్మస్ అనగా నాకు ఎక్కువ గుర్తు వచ్చేది ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒక కాడ గ్యాదర్ అయ్యి చాలా బాగా జరుపుకుంటాము ప్రతీసారి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళతాము క్రిస్మస్కి

ఆ చర్చ్లో చాలా బాగుంది వాక్యం కానీ అక్కడ జరిగిన ఆ డాన్సెస్ సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి ఆ క్రిస్మస్కి ముందు మేము షాపింగ్ చేస్తాము కదా ఆ షాపింగ్లో మాత్రం మమ్మీ నేను చెల్లి షాపింగ్ చేస్తాము ప్రతీసారి నాన్న కూడా వస్తారు ఈసారి మాత్రం నేను మమ్మీనే చేసాము

కానీ ఈసారే రాలేదు ఎందుకో తెలియదు కాకపోతే మా క్రిస్మస్ మాత్రం చాలా బాగుంటుంది అందరూ చాలా చాలా బాగా జరుపుకుంటారు ప్రతీసారి ఇట్లా ఇదేంటి ఉగాది సంక్రాంతికి మీరు ఎలా ఎట్లా ఎంజాయ్ చేస్తారో మేము కూడా అలానే ఎంజాయ్ చేస్తాము మీరు వంటలు చేసుకుంటారు కదా పిండి వంటలు మేము కూడా చేసుకుంటాము కొంత మంది చేసుకుంటారు కొంత మంది చేసుకోరు మేము చేసుకుంటాము చాలా బాగుంటుంది ఆరోజు అంతా అక్కడే డే మొత్తం అక్కడే గడిపేస్తాము చర్చిలోనూ చర్చ్లో చాలా బాగుంటుంది నేను మాత్రం చాలా ఎంజాయ్ చేసాను మళ్ళీ లాస్ట్ డే రోజు మా సిస్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము క్రిస్మస్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ సిస్టర్ వాళ్ళు అందరూ వచ్చారు మా అక్క వాళ్ళు వాళ్ళతో చాలా ఆ డే మొత్తం గడిపేసాను బాగుంది మా తాతయ్య లేడు మా తాతయ్య ఉన్నప్పుడు అయితే చాలా బాగుండేది క్రిస్మస్ రోజు అందరినీ లేపి రెడీ చేయడం కానీ తొందర తొందరగా అన్ని పనులు చేయడం కానీ ఏమైనా ఎవరైనా పని చేయకుండా పడుకున్నా లేపి అందరితో చేయించడం వారిని తొందర తొందరగా రెడీ చేయడం అనేది మా తాతయ్యకి అలవాటు త్వరగా లేస్తాడు సండే అయినా క్రిస్మస్ అయినా అతనికి ఒకటే రోజు అన్నీ చాలా తొందరగా చేసేస్తాడు తనకి చాలా ఇష్టం దేవుడంటే కానీ తను చనిపోయాడు తను అన్న అందరికీ ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ చాలా ఇష్టం వారు చాలా మిస్ అవుతారు మా తాతయ్యని ఇదేంటి నాకు ప్రతీసారి మా తాతయ్య ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చేవాడు క్రిస్మస్కి కానీ ఈసారి ఈ టు ఇయర్స్లో లేడు ఇవ్వలేదు అయినా మామ్ డాడ్ ఇచ్చారు చాలా బాగుంటాయి ఇచ్చేవి చిన్నచిన్న గిఫ్ట్స్ అయినా బాగుంటాయి చాలా మంది మేము సిక్స్ మెంబర్స్మి సిస్టర్స్మి అంటే తాతయ్యకి ఇద్దరు కూత్ ముగ్గురు కూతుళ్ళు పెద్ద కూతురికి అన్నయ్య ఒక్కడే మా మమ్మీకి ఇద్దరం మా పెద్ద మమ్మీకి ముగ్గురు వారెవ్వరికీ ఇవ్వడు గిఫ్ట్స్ నాకు మాత్రమే ఇస్తాడు చాలా మంచిగా చూసుకుంటాడు మా తాతయ్య వాళ్ళని కూడా బాగానే చూసుకుంటాడు కానీ వాళ్ళ కన్నా కొంచెం నాపై ఎక్కువ ఇష్టం ఉంటుంది క్రిస్మస్కి పోయాము అంటే ఇక బాగుంటుంది అసలు అందరం మా మామయ్య వాళ్ళు మేము అందరం కలిసి ఒక కడ ఉండేసరికి తాతయ్యకు కూడా బాగా అనిపించేది ఈసారి మాత్రం తాతయ్య లేడు చాలా బాగానే జరుపుకున్నాము అయినా చాలా బాగుంటాయి క్రిస్మస్ క్రిస్మస్ ఇంకా నేను క్రిస్మస్లో మిస్ అయ్యేది ఏంటంటే మా తాతని క్రిస్మస్ రోజు ప్రార్ధన ప్రేయరింగ్ అన్ని బాగుంటాయి చాలా బాగుంటాయి అంటే చాలా బాగుంటాయి ఏంటి పాస్టర్ గారు చెప్పే ముఖ్యమైన వాక్యం కానీ చాలా సాంగ్స్ ఆరోజు చాలామంది ఇట్లా సాంగ్స్ పాడతారు చాలా ఎంజాయ్ చేస్తారు కొంత మంది తన లైఫ్లో జరిగిన విషయాలను కూడా చెప్పుకుంటారు దాన్ని ఏమంటారు అంటే ఏంటి నాకు అంత గుర్తొస్తలేదు కానీ దాన్ని మాత్రం సండే సండే చెప్తారు కాకపోతే మా చర్చీలకు ఎక్కువ మా ఊరు వాళ్ళు కాకుండా చాలా ఊరు నుంచి వస్తారు మా విలేజ్ వాళ్ళు కాకుండా వాళ్ళు చాలా దూరం నుంచి వస్తారు కాబట్టి ప్రతీ సండే రాలేరు వాళ్ళు అందుకనేసి సండే చెప్పాల్సిన విషయాలు కూడా క్రిస్మస్ రోజు చెప్పేసుకుంటారు క్రిస్మస్కి ముందు మా ఫ్యామిలీ మెంబర్స్ చర్చి అంకుల్ వాళ్ళు అంతా టీం మొత్తం కలిసి విలేజ్ విలేజ్ తిరిగి తిరుగుతాము తిరిగి అందరినీ రమ్మని చెప్పేసి సంసచ్చీగా సాంగ్స్ పాడటం కానీ

వారిని తీసుకెళతాను చిన్న చిన్న పిల్లలని చిన్నవారిని పెద్దవారిని తీసుకువెళతాను సండే రోజు వాళ్ళు క్రిస్టియన్స్ కాకున్నా తీసుకెళతాము తీసుకెళ్ళి అక్కడ వాక్యం వినిపించడం కానీ సాంగ్స్ వింటారు అన్ని బాగానే చేస్తారు